తొక్కుడు బిళ్ళ చమ్మచక్క ఉప్పలగుప్ప అష్టా చమ్మా వైకుంఠపాళీ ఖోఖో మొదలైన ఆటలు అమ్మాయిల ఆటలుగా భావిస్తారు గోలీలు క్రికెట్ వాలీబాల్ వంగు దూకుడు ఏడు పెంకులాట గూటి బిళ్ళ కుస్తీ పోటీలు మొదలైన ఆటలు అబ్బాయిల ఆటలుగా భావిస్తారు ఇవి అన్ని పూర్వకాలంలో అమ్మాయిల ఆటలని అబ్బాయిల ఆటలు అని అనుకునేవారు కానీ ఈ మధ్య కాలంలో అలాంటి విభజన ఏమీ లేదు అమ్మాయిలు కూడా క్రికెట్ కబడ్డీ లాంటి ఆటల్లో ప్రథమ స్థానంలో నిలుస్తారు భారతదేశపు అమ్మాయిలు క్రికెట్ జట్టులో కప్ను కూడా గెలిచారు టెన్నిస్లో కూడా మంచి విజయాలు సాధించారు చెస్లో కూడా వారి సత్తాను చాటారు పరుగుపందెంలో కూడా అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు